నాకు తెలిసిన చాలా మంది వ్యక్తులకు కాలేజీ డిగ్రీలు ఉన్నాయి వారిలో చాలామంది తాముకు తాము బాగా చేశారని అనుకుంటున్నారు వారు కాలేజీలో నేర్చుకున్న నైపుణ్యాలు మరియు జ్ఞానం వారి కెరియర్లో మరియు వ్యక్తిగత జీవితాల్లో విజయం సాధించడంలో వారికి సహాయపడిందని వారు నమ్ముతున్నారు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక వైద్యుడు అతను కాలేజీలో వైద్య విద్యలను అభ్యాసిస్తున్నాడు మరియు ఇప్పుడు అతను ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు అతను తన కాలేజీ విద్య అతడికి వైద్యుడిగా విజయం సాధించడంలో సహాయపడిందని నమ్ముతున్నాడు అతను నేర్చుకున్న నైపుణ్యాలు మరియు జ్ఞానం అతనికి రోగులకు మంచి సంరక్షణ అందించడంలో సహాయపడయ్ పడ్డాయి నాకు తెలిసిన మరొక వ్యక్తి ఒక న్యాయవాది అతను కాలేజీ లో న్యాయం విద్య అభ్యాసిస్తున్నాడు మరియు ఇప్పుడు అతను ఒక వ్యక్తిగత న్యాయవాదిగా పనిచేస్తున్నాడు ఒక కాలేజీ విద్య అతని న్యాయవాదిగా విజయం సాధించడంలో సహాయపడిందని నమ్ముతున్నాడు అతను నేర్చుకున్న నైపుణ్యాలు మరియు జ్ఞానం అతనికి కేసులను గెలవడంలో మరియు తన కస్టమర్ కు మంచి ప్రతిఫలాన్ని పొందడంలో సహాయపడ్డాయి అయితే కాలేజీ డిగ్రీ కలిగి ఉండటం ఒక వ్యక్తి విజయం సాధించడానికి ఖచ్చితంగా హామీ ఇవ్వదు కొంతమంది వ్యక్తులు కాలేజీ డిగ్రీ లేకుండా విజయవంతమైన కెరియర్ ను కలిగి ఉంటారు అయితే కాలేజీ డిగ్రీ అనేది ఒక వ్యక్తి తన కెరియర్ లో మరియు వ్యక్తిగత జీవితంలో విజయం సాధించే అవకాశాలను పెంచుతుంది కాలేజీ డిగ్రీ పొందాలా వద్ద అనే వ్యక్తిగత నిర్ణయం అయితే కాలేజీ డిగ్రీ అనేది ఒక వ్యక్తికి అనేక ప్రయోజనాలను అందించగలదని గుర్తు చేస్తుంది ముఖ్యంగా కాలేజీ డిగ్రీ తీసుకున్న వాళ్ళకి గుర్తు చేయకూడదు అని అనుకుంటున్నారు